పాడటం అంటే నాకు చాలా ఇష్టం పాటలు పాడుతు ఉంటాను కానీ పాటల వల్ల నా చదువుకి కానీ నా ఉద్యోగానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను పాటలు పాడుకుంటు పాటలు పాడుతు పనిచేస్తు ఉంటే నాకు ఎటువంటి అలసట తెలియదు పాటలలో నాకు తెలియని ఉత్సాహం కలిగిస్తాయి పాటలు పాడటం అనేది నాకు బాగా ఇష్టమైన అంశం పాటలు పాడటం వలన మనసులో ఉన్న బాధ అంతా తేలికగా పోతుంది పాటలు పాడుతూ పని చేసుకోవటం చదువుకోవటం ఉద్యోగం చేయటం అనేవి నాకు బాగా అలవాటు ఇష్టం